నేను షర్టు కొనుకువాలని అనుక్కున్నాను మా ఫ్రెండ్స్ని అడిగాను వాళ్ళు డాక్ థ్రెడ్ అనే బ్రాండ్ బాగుంటుందని చెప్పారు అట్లనే నేను షాప్కి పోయాను ఆడ షాపులో షర్ట్ అడిగితే ఆ షర్ట్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు నేను మాట్లాడి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొనుకొని వచ్చాను సరే కొనుక్కొని వచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ షర్ట్ వేసుకున్నాను షర్ట్ వేసుకున్న తర్వాత వాష్ చేస్తే కలర్ పోయింది షింక్ అయిపోయింది నచ్చలేదు నాకైతే ప్రోడక్ట్ చాలా చండాలంగా వచ్చింది మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాడి చూసి బాగలేదు అని చెప్పారు నేను అది ఏమనుకున్నాను అంటే ఆ బ్రాండ్ బాగుంటే ఇంకా మా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయాలని అనుకున్నాను కానీ అది చాలా చండాలంగా వచ్చింది అందువల్ల ఆ బ్రాండ్ వదిలేయాలి అనుకుంటున్నాను ఆ బ్రాండ్ వదిలేసి వేరే బ్రాండ్ చూసుకోవాలి అనుకుంటున్నాను